భగవంతుడు ఇచ్చిన సహజ సిద్దమైన చెట్ల నుండి వచ్చే పండ్లు అనగా తృణ ధాన్యాలు కూరగాయలు తీసుకోవాలి నూనె పదార్థాలు వాడకూడదు హోటల్ నుండి తీసుకొచ్చిన ఆహారపదార్థాలు బేకరీ నుండి తీసుకొచ్చిన ఆహార పదార్ధాలు బయట దొరికే ఎలాంటి ఆహార పదార్థాలను వాడకూడదు తియ్యని పదార్థాలను కొంచెం తగ్గించాలి